యోగా మరియు ధ్యానం మధ్య తేడాలు యోగా మరియు ధ్యానం రెండు మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు కాబట్టి మీరు ఈ రెండు విషయాలని జాగ్రత్తగా గమనించండి యోగా ధ్యానాలు మరియు మధ్య రెండు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి యోగా అనేది ప్రాచీన భారతీయ పద్ధతి ఇది శరీరం మనసు మరియు ఆత్మ సమస్యలుగా ఉంటే సాధనగా విభజించబడుతుంది యోగా లక్షణాలు శారీరక అభ్యాసాలు ఆసనాలు శ్వాస నియంత్రణ ప్రాణాయామం శరీర దృఢత్వం మరియు తేలికపాటుతనం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం శరీర నొప్పులు మరియు ఒత్తిడిని తగ్గించడం యోగా ప్రయోజనాలు శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది రక్తపోటును నియంత్రించుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది శారీరక నొప్పులను తగ్గిస్తుంది శారీరక శక్తిని పెంచుతుంది శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది ధ్యానం అంటే ధ్యానం అనేది మనసును ఏకాగ్రతతో ఒక వస్తువుపై లేదా ఆలోచనపై కేంద్రీకరించేందుకు ఉపయోగపడుతుంది మానసిక సాధన ధ్యానం లక్షణాలు ఏమిటి అంటే మౌనంగా కూర్చోని మనసును కేంద్రీకరించడం ఆలోచనను గమనించడం మరియు నియంత్రించడం మానసిక ప్రశాంతతను పొందడం ఏకాగ్రతను పెంచడం లోతైన శ్వాస అభ్యాసాలు చేయడం ధ్యానం ప్రయోజనాలు ఏమిటి అంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ భావోద్వేగ నియంత్రణలో సహాయపడుతుంది ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది మంచి నిద్రను కలిగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఆనందాన్ని మరియు ప్రశాంతతను కలిగిస్తుంది మధ్య తేడాలు ఏమిటి అంటే ధ్యానము యోగా అంటే తేడాల మధ్య ఏమిటి అంటే యోగా అంటే శారీరక మరియు మనసు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ధ్యానం అంటే మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత అభ్యాసము ధ్యానం శారీరక వ్యాయామాలు ప్రాణాయామాలు మౌనంగా కూర్చోని ఏకాగ్రత అభ్యాసం చేయడం ప్రభావము వాటి వల్ల ప్రభావం మీకు ఎలా వస్తుందంటే శారీరక దృఢత్వము శ్వాస నియంత్రణ ధ్యానం వల్ల ఎలా వస్తాయి అంటే మానసిక ప్రశాంతత ఏకాగ్రత శారీరక చర్యలు ధ్యానంలో శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది ధ్యానము శరీరంపై ప్రభావం తగ్గుతుంది యోగా మరియు ధ్యానం కలిగించే ఉపయోగాలు ఒకటి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం రెండు మానసిక ఒత్తిడిని తగ్గించడం మూడు ఏకాగ్రతను పెంపొందించడం నాలుగు ముండోన్ పెంచడం మంచి నిద్ర కలిగించడం విద్యార్థుల్లో సృష్ట్యాత్మకంగా పెంపొందిస్తుంది యోగా మరియు ధ్యానం రెండు విద్యార్థులకు అమూల్యమైన సాధనాలు యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ధ్యానం ద్వారా విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకొని చూసుకోవచ్చు చదువుకోగల శక్తి వస్తుంది ధ్యానం ద్వారా ఏకాగ్రత మరియు మానసిక శాంతిని పొందవచ్చు